ఇప్పటి కాలంలో వ్యవసాయ రంగంలో చాలా రకాలైన సాంకేతిక మార్పులు వచ్చినవి ఏంటంటే ఇంతకు ముందు మనం చూసుకున్నట్టయితే పండ్ల పరిమాణంలో అయినా పూల కలర్ కానీ పరిమాణము వాటిది అంత చిన్నగా లేదంటే వాటికి వాటి లోపట విత్తులు ఉండడము ఇట్లాంటివు ఉంటూ ఉండే ఇప్పటి కాలంలో కంటికి చూడడానికి మంచిగా యింపుగా కనబడుతున్నాయి ఫ్రూట్స్ విషయానికి వస్తే వాటి లోపల విత్తనాలు ఏమి ఉండటం లేదు దాని వల్ల తొందరగా కొనుక్కొని వాటిని తినడానికైనా ఇష్టపడుతున్నారు పూల విషయానికి వస్తే సైజు పెద్దగా ఉంటున్నవి కలర్స్లల్లో మనకు ఏ కలర్ కావాలంటే అదే కలరు స్టెమ్ సిస్టమ్లో కానీ హైబ్రిడైజేషన్లో కానీ చేసి చేస్తున్నారు ఈ విషయానికి వస్తే చాలా రకములైన మార్పులు వచ్చినాయి సాంకేతిక రంగం అని చెప్పవచ్చు ఇంకా ఏంటంటే ఇప్పటి కాలంలో స్టెమ్ సిస్టము ఏంటంటే మన పండు ఒక పండు పరిమాణం చిన్నగా ఉంది తియ్యగా ఉంటుండే ఇంకొక చెట్టు వచ్చేసి పరిమాణం పెద్దగా ఉంది కానీ కాయ వచ్చి చప్పగా ఉంది ఈ ఇదేదో దీనికి దీనికి స్టెమ్ అంటుకడితే దాని స్వీట్నెస్ దీని కొస్తుంది అలానే రకంగా విజ్ఞానం అభివృద్ధి చెంది అట్లా స్టెమ్ కట్టడం ద్వారా పండు పరిమాణము పెరుగుతుంది స్వీట్నెస్ అనేది దీంట్లో యాడ్ అవుతుంది అట్లాంటి మార్పులు చాలా వరకు వచ్చినవి ఇలాంటివన్నీ చాలా రకంగా వ్యవసాయ రంగం అయితే అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు